నేను ఆన్లైన్లో రిఫ్రిజిరేటర్ని బుక్ చేసి ఆర్డర్ చేసిన అది నాకు ఆర్డర్ నుంచి రిఫ్రిజిరేటర్ వచ్చింది నేను ఒక ధరకు అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఈఏంఐ జీఎస్టీ యాడ్ చేసి ఎక్కువ ఎక్కువ రేటు వేసిర్రు మినిమం ఫ్రిడ్జ్ ఇరవై వేల కాస్ట్ అయితే నాకు ఇంటికి వచ్చి డెలివరీ అయ్యే వరకు ఇరవై రెండు ఇరవై మూడు వేలు పడింది దానివల్ల నేను ఫస్ట్ఏ చాలా డిసప్పాయింట్ అయినాను మళ్ళీ ఫ్రిడ్జ్ క్వాలిటీ కూడా బాగలేదు అంత డోర్స్కి మరకలు ఉన్నాయి మళ్ళీ లోపల లోపల ఎక్కువ కూలింగ్ అవడంలేదు ఎగ్స్కి సపరేట్ పెట్టుకొనే పెట్టె ఎగ్స్ ఇవ్వలేదు లోపల లోపల డీఫ్రిజిరేటర్లు వచ్చే వరకు ఐస్ బాగా ఫిల్ అప్ చేసి ఉంది దానివల్ల నాకు ఏమి మంచిగా అనిపించలేదు సెకండ్ థింగ్ వచ్చి బాటిల్స్ కూడా ఎక్కువ ర్యాక్స్ ఇవ్వలేదు మళ్ళీ లోపల వచ్చి ర్యాక్స్ ఒక రెండు ఇచ్చిర్రు లోపల కూర కూరగాయలు పెట్టుకొని ప్ల్యాస్టిక్ది అది బ్రే కొంచెం గ్లాస్ది కొంచెం అది బ్రేక్ అయింది మళ్ళీ ఫ్రిడ్జ్కి అన్నీ మరకలు ఉన్నాయి ఫ్రిడ్జ్ డోర్ అండ్ ఫ్రిడ్జ్ పక్క పొంతల అంత స్క్రాచెస్ లాగా పడ్డాయి వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు అంత డోర్స్కి మరకలు మళ్ళీ పక్కన కొంచం స్క్రాచెస్లాగా ఉన్నాయి మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ యూస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుంది మంచి కంపెనీ కాదు దీనివల్ల అసలు ఏమి మంచి అనిపించలేదు అంత బాగా ఎక్కువ ఎక్కువ ధర పడ్డది మళ్ళీ క్వాలిటీ కూడా బాలేదు దాని వల్ల నాకు నచ్చలేదు